హలో హలో చెప్పండి సార్

ఎవరండి మాట్లాడేది హలో చెప్పండి సార్ నేను మ్యారేజ్ ఈమెంట్ని క్యాన్సల్ చెయ్యాలనుకుంట్నాను సార్ ఏంటి సార్ అంటే కా కారణాలంటే మ్యారేజ్ది ఇప్పుడు నేను కొన్ని ఆ ఒకేషన్లో చూశాను చాలా వరకు ప్రాబ్లెమ్స్ ఫేస్ చేశాము అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మాకు ప్రొవైడ్ చెయ్యలేదు కొన్ని కొన్ని సో ఐటమ్స్ కూడా మేము అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మాటలు పడ్డాం సార్ చాలావరకు అంటే మీరు సరిగ్గా చెయ్యలేదు మ్యారేజు ఈవెంట్ ఈవెంట్స్కిస్తారా ఇలాగా అలాంటప్పుడు మీరే చేసుకోవచ్చు కదా ఈ ఆల్ ఈవెంట్ మ్యానేజర్స్కి ఇచ్చినా సరిగ్గా చెయ్యరు అని మేము చెప్పినా మీరు వినలేదు ఎంత చెప్పినా వినకుండా మీరిచ్చారు కా

అప్పుడే అరైంజ్ చెయ్యడం అంటే మేము ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా సార్ మొత్తం ఏవీ ప్రాబ్లెమ్ రాకుండా చేస్తామని చెప్పి మీరేమో ఇప్పుడేమో ఇలా చేశారు సో నేను మనీ అనేది ప్రొవైడ్ చెయ్యను సార్ నేను నాకు అటు సైడ్ మా మా రిలేటివ్స్ నించి మాకు సరిగ్గా మ్యారేజ్ చెయ్యలేదని చెప్పి చాలా యా మాటలంటున్నారు మీరు వర్క్ చేసారు కానీ మాకు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కూడా మీరు మేము చూడాలి కదా సార్ ఇప్పుడు ఎంత ఎంత చేసినా మనం మనం కరెక్ట్గా చేస్తేనే మనం ఇంకో ఇంకో ఈవెంట్ అనేది కరెక్ట్గా చెయ్యగలుగుతాం మనం కూడా ఇప్పుడు మౌత్ టాక్ బట్టీ వెళ్తుంది ప్రతీదీ కూడా సో అందుకు మీరు కరెక్ట్గా చేసుంటే సో ఇంకొకళ్ళకి మేము రిఫర్ చేసే వాళ్ళం మీరలా చే మీర ఓకే సార్ ఉంటా